నేను నా కుటుంబ సభ్యులతో పెద్ద సమూహంలో రెండు సంవత్సరాల క్రితం ప్రయాణం చేశాను ఎలాగంటే మేము మా డా మా డాడీ వాళ్ళ మిత్రులు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరం మా ఇంటి దగ్గర కలిసి ఒక ట టవేరా ట్రావెల్స్ బుక్ చేసుకుని బయలుదేరాము బయలుదేరేటప్పుడు ఏటీఎంలో ఆ డబ్బులు విత్డ్రా చేసుకొని క్యాష్ అనేది పెట్టుకోవడానికి పెట్టుకొని బయలుదేరాం బయలుదేరతుండగా మేము ట్రావెల్లో వెళ్ళాం కాబట్టి అందులో డీజిల్ కొట్టించడానికి ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆగాము ఆ పెట్రోల్ బంక్ దగ్గర ఆగి అందులో ఐదు వేల రూ ఐదు వేల రూపాయల డీజిల్ కొట్టించి అక్కడి నుంచి బయలుదేరి మరియు కొద్ది సమయం కాగానే టిఫిన్ చేయడానికి ఒక దగ్గర ఆగాము అక్కడ నేను ఏమో దోస మా డాడీ వాళ్ళు ఏమో ఇడ్లీ బోండా అటువంటి టిఫిన్లు తీసుకొని తిన్నారు టిఫిన్ తినగానే చాయ్ తాగిన తర్వాత మరి కొంచెం సేపు అయిన తర్వాత స్టార్ట్ అయినాము అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మెల్లగా మొదట మేము అదిలాబాద్కు బయలుదేరాము ఇక్కడ నుంచి అదిలాబాద్ సుమారు నాలుగు వందల కిలోమీటర్లు ఉంటుంది ఆ నాలుగు వందల కిలోమీటర్ల ప్రయాణం చేయడానికి మాకు నా ఐదు ఆరు గంటల సమయం పట్టింది ఆ ఆరు గంటల సమయంలో మేము కార్లో పాటలు పెట్టుకుంటు ఆటలు ఆడుకుంటు బయలుదేరాము మా డాడీ వాళ్ళ మిత్రులు మరియు వాళ్ళ పిల్లలతో మేము ఆడుకుంటు కారులో అలా కొద్దిసేపు నిద్రించి మెల్లగా అదిలాబాద్ చేరుకున్నాము ఆ అదిలాబాద్ ఎందుకు వెళ్ళామంటే అక్కడ బాసరలో సరస్వతి దేవి ఉంటుంది అక్కడ మా చెల్లి అక్షరాభ్యాసం కొరకు అక్కడికి వెళ్ళాము అక్కడ ఆడ అక్షరభ్యాసం అయిపోగానే ఆ సమయంలో పుష్కరాలు జరుగుతు ఉండే ఆ పుష్కరాలు జరుగుతున్నప్పుడు అందరు నదిలో స్నానం చేస్తారు అందుకు మేము కూడా ఆ నదిలోకి వెళ్ళి స్నానాలు చేసి పూజలు అయిన తర్వాత అందులో బోటింగ్కి వెళ్ళాము ఆ బోటింగ్కి అయిపోయిన తర్వాత మళ్ళీరూమ్కి వెళ్ళి బట్టలు మార్చుకొని మళ్ళీ బయలుదేరాము ఆ అదిలాబాద్ బాసర అయిపోగానే అక్కడి నుంచి మేము కొండగట్టు హనుమంతుడి గుడికి ఆలయానికి బయలుదేరాము ఆ కొండగట్టు ఎందుకంటే ఆ కొండగట్టు హనుమంతుడు మా ఇంటి దేవుడు అక్కడికి వెళ్ళగానే మాకు ఎన్నో కోతులు కనిపించాయి అవి దాటుకొని వెళ్ళిన తర్వాత ఎంట్రీ టికెట్ తీసుకొని అందరం క్యూలో నిల్చోని

మళ్ళీ మా డాడీ వాళ్ళు టీ కాఫీలు కానీ జ్యూసులు కానీ ఏదైనా తాగి కొద్దిసేపు ఆ సమయం గడిపి అక్కడి నుంచి వేములవాడకు బయలుదేరాము అక్కడ నుంచి వేములవాడ ఇంచుమించు నాలుగు వందల కిలోమీటర్లు ఉంటుంది వేములవాడలో శివుడు శివుడు అనే దేవుడు ఉంటాడు అక్కడ దర్శనానికి కూడా మాకు చాలా సమయం పట్టింది దగ్గర దగ్గర నాలుగు గంటల సమయం పట్టింది అక్కడ ఎంట్రీ టికెట్ తీసుకొని లైన్లో నిల్చున్నాము

మాకు వృధా అయ్యింది ఎందుకంటే ఆ గంటలో మేము ముందుకి బయలుదేరుతు ఉండే ఆ మెకానిక్ వచ్చి టైర్ని తీసుకు వెళ్ళి రిపేర్ చేసి తీసుకొచ్చేసరికి గంట సమయం పట్టింది అతనికి రెండు వందల రెండు వందల యాభై రూపాయలు చెల్లించి పంచర్ చేయించుకున్నాము ఆ పంచర్ అయిపోగానే కార్ టైర్ ఫిక్స్ చేసి అక్కడి నుంచి గండి మైసమ్మ టెంపుల్కి బయలుదేరాము ఆ గండి మైసమ్మ టెంపుల్లో చాలా పవర్ఫుల్ ఎందుకంటే అక్కడ కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అంట అందుకే అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుని నైట్ మళ్ళీ తినడానికి వెళ్ళాము అక్కడ హోటల్లో ఏమీ లేకపోవడంతో మేము అక్కడి నుండి దగ్గర దగ్గర పదిహేను కిలోమీటర్లు బయటకు రావాల్సి వచ్చింది ఆ పదిహేను అక్కడ నుంచి బయటకు వచ్చి అక్కడ నైట్ డిన్నర్ చేసి మెల్లగా మరియు మళ్ళీ తిరిగి రూమ్కి వెళ్ళాము రూమ్కి వెళ్ళి పడుకొని మళ్ళీ పొద్దున్నే లేచి అక్కడి నుంచి

ఆ శ్రీశైలంలో దేవుని దర్శించుకున్నాక మరియు అక్కడ నుంచి మహానంది బయలుదేరాం మహానందికి వెళ్ళే దారి మధ్యలో అరుంధతి కోట అనేది ఒకటి ఉంటుంది అక్కడ కోట దగ్గర కొంచెం సేపు తిరిగి చూసి అక్కడ నుంచి మళ్ళీ మహానంది టెంపుల్కి వెళ్ళాము అక్కడినుంచి వెళ్ళీ సత్రంలో రూమ్ తీసుకుని ఆరోజు నైట్ అక్కడ గడిపి పొద్దున్నే లేచి స్నానాలు చేసి గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము ఆ దర్శనం అయిపోగానే మళ్ళీ మేము మంత్రాలయం టెంపుల్కి వెళ్ళాము

మళ్ళీ బయలుదేరుతు ఉండగా అందరం భోజనాలు చేసి అక్కడ టిఫిన్స్ బాగుంటాయి అంటే అక్కడ టిఫిన్స్ చేసి ఒక టిఫిన్స్ ఏమో కేర కర్ణాటక బోర్డర్లో ఉంటుంది కాబట్టి అక్కడ ఒక కర్ణాటక రామేశ్వరం అని ఒక కేఫే ఉంటుంది మా కేఫేలో భోజనాలు చేసి అక్కడి నుండి ఇంటికి బయలుదేరాము మేము అక్కడి నుంచి ఇంటికి వచ్చేయడానికి మాకు ఐ ఆరు గంటల సమయం పట్టింది మేము ఉదయం బయలుదేరాము కాబట్టి మేము వచ్చేసరికి మళ్ళీ బండిలో డీజిల్ కొట్టించుకొని

ఆ ప్రైస్ పే చేసి మేము అందరం మ్యూజియంలోకి వెళ్ళి అలా ఒక గంట గంటన్నర సేపు మ్యూజియంలో అన్నీ చూస్తు అలా టైంపాస్ చేసుకుంటు మెల్లగా మ్యూజియం అంత చూసేసి మళ్ళీ రిటర్న్ ఇంటికి బయలుదేరాము రిటర్న్ మేము ఇంటికి వచ్చేసరికి సాయంత్రం అయ్యింది సాయంత్రం అయ్యేసరికి మరియు ఇంటికి వెళ్ళి ఏం తిందామని చెప్పి బయట తిందామని చెప్పి హైదరాబాదుకు వచ్చే రూట్లో ఒక ఫేమస్ డాబా ఉంది ఆ ఫేమస్ డాబా పంజాబీ డాబా ఉంది ఆ పంజాబీ డాబాలో ఆగి కొంచెంసేపు రాగానే ఆ వెయిటర్ వచ్చి మా ఆర్డర్ని తీసుకొని వెళ్ళాడు నేను ఏమో రోటి విత్ చికెన్ కర్రీ మా నాన్న వాళ్ళు ఏమో బిర్యానీ మరియు పుల్కా విత్ చికెన్ కర్రీ చెప్పారు మా డాడీ వాళ్ళ మిత్రులు ఏమో వాళ్ళు వెజిటేరియన్స్ కాబట్టి పప్పు మరియు జీరా రైస్ అవన్నీ చెప్పుకొని ఆర్డర్ చేసుకొని తిన్నాము అవి తినేసి ఇంకా వచ్చేటప్పుడు మా డాడీ వాళ్ళ మిత్రుని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్ళేసరికి ఎనిమిది అలా ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు అలా సమయం అయింది ఆ సమయంలో హైదరాబాద్లో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఆ ట్రాఫిక్ ఉండేసరికి మాకు ఇంటికి వెళ్ళేసరికి ఇంచుమించు గంట సమయం పట్టింది ఇంటికి వెళ్ళి మేము అందరం ఆ లగేజ్ అంతా కారులో నుంచి తీసి ఇంట్లో అంతా సెట్ చేసి మేము పడుకునేసరికి సుమారు తొమ్మిదిన్నర పది అయింది